నా జీవనోపాధికోసం నేను రిసెప్షనలిస్ట్ వృత్తిని ఎంచుకున్నాను నాకు చిన్నప్పటినుండి మేనేజిమెంట్ అంటే ఇష్టం అందుకే ఆ వృత్తిని ఎంచుకున్నాను మా ఇంటి దగ్గరలో ఒక స్కూల్ పెడుతున్నట్లు తెలిసింది తెలిసినవారు ఎవరో ఆ వృత్తి ఖాళీగా ఉన్నట్లు కబురు పంపారు అందుకే నేను వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం వారిని కలుసుకొని నాకు ఆసక్తి ఉందని తెలిపాను దానితో వారు నాకు ఆ ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగానికి శిక్షణ ఒక నెల రోజులు ఇచ్చారు ఆ తరువాత ఉద్యోగంలో చేరి మంచి పేరు తెచ్చుకున్నాను